మా ప్రాంతంలో ఉన్న స్కూల్లో పిల్లలకి విద్యకి పెట్టింది పేరు తణుకు అన ప్రాంతానికి విద్యపరంగా చాలా పద్ చాలా నీట్గా విద్యార్థులకీ నాణ్యత గల విద్యను అందించడం జరుగుతుంది ముఖ్యంగా తణుకు ప్రాంతంలో బాయ్స్ హై స్కూల్ అనేది వంద సంవత్సరాల చరిత్ర గల స్కూల్ వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన స్కూలు అది తెలుగు మీడియంతో కూడుకున్నది ఇంగ్లీష్ మీడియంతో కూడా ఉంది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆ విద్య యొక్క నాణ్యత మంచి చాలా పద్ధతిగా జరుగుతుంది ఒక వాటి యొక్క ఇప్పుడు పిల్లలు భవిష్యత్తు కూడా బాగుంటుందని ఒక అక్కడ ఒక పేరు ఉంది అక్కడ మా తణుకు ప్రాంతంలో బాయ్స్ హై స్కూల్కి ఒక నాలుగు వేల ఐదు వేల మంది విద్యార్థులు ఆ స్కూల్లో చదవడం జరుగుతుంది ఈ ఇప్పుడు క్రొత్తగా ఏంటంటే ఈ ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి పిల్లలకి కంప్యూటర్ విద్యా అన్ని బాగా జరుగుతుంది అని డిజిటల్ మోడల్ డిజిటల్గా తయారయింది అలా ప్రైవేట్ స్కూలు ధీటుగా ఈ గవర్నమెంట్ స్కూల్ బాయ్స్ హై స్కూల్ అనేది చాలా చక్కగా నిర్వహిస్తున్నారు విద్యార్థులు కూడా విద్యని తృప్తి పడుతున్నారు సంతృప్తి పడుతున్నారు పేరెంట్స్ కూడా చాలా తృప్తి పడుతున్నారు ఇంకా చెప్పాలనుకుంటే ఇంకా ప్రైవేట్ స్కూలు చెప్పాలి అంటే ఆ వాటి దారే వేరు వాళ్ళు ఇంకా కష్టపడుతున్నారు ప్రైవేట్ స్కూల్ అంటే మీకు తెలుసు కదా వాళ్ళు చాలా కష్టపడతారు అయి నెంబర్ ఆఫ్ స్కూల్ మంచి స్కూల్ ఉన్నాయి పెద్ద పెద్ద ఊళ్ళు నగరాలకు వెళ్ళవలసిన పరిస్థితి లేదు ఎల్కెజి నుండి పదవ తరగతి వరకా మా ప్రాంతంలోనే పిల్లని చదివించుకుని చక్కగా మంచి స్టేజి మంచి ఉద్యోగాలు మంచి భవిష్యత్తు వచ్చేలాగా పిల్లలని తల్లిదండ్రులు కూడా తృప్తి పడతారు విద్య నాణ్యత చాలా బాగుంది చాలా బాగా జరుగుతుంది తణుకులో స్కూల్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్ అంటే చాలా ఉన్నాయి ఒక స్టేట్ సిలబస్ అయితే ఒక మాంటిసోరి అండ్ భాష్యం చైతన్య ఎస్ఎఫ్ఎఫ్ ఇండియన్ పబ్లిక్ స్కూల్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి ఒక స్టేట్ సెంట్రల్ సిలబస్ ఏంటి కొత్తగా బెల్ బజార్ అని ఒక ఇంకా మీరు ఒక స్కూల్ వచ్చింది ఆ స్కూల్ కూడా చాలా బాగుంది అది కూడా చాలా అభివృద్ధి చెందింది నెంబర్ ఆఫ్ స్కూల్స్ చాలా చాలా చాలా స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి అదే గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి మంచిగా చాలా అభివృద్ధి చెంది ఉన్నాయి ఇక్కడ స్కూల్లో విద్యా ఏంటంటే నెంబర్ ఆఫ్ నెంబర్ వన్ నెంబర్ వన్గా ఉంది పిల్లలు కూడా చాలా బాగా చదువుతారు పేరెంట్స్ కూడా సంతృప్తి పొందుతున్నారు మెయిన్ అది కావాలి ఇంకా వేరే పెద్ద పెద్ద నగరాలకు పెద్ద వేరే వేరే ప్లేస్కి వెళ్ళవలసిన పరిస్థితి లేదు ఇష్టపడరు కూడా పిల్లలని ఆ ఏరియాలోనే పెంచుతున్నారు ఇంకా నెక్స్ట్ టెన్త్ తరువాత అంటారా అప్పుడు ఎలాగో మారుతుంది స్కూల్ విషయంలో ఉన్న పరిసరాల్లో మాత్రం స్కూలుకి మంచి పేరు ఉంది ప్రత్యేకత నెంబర్ వన్ ప్రత్యేకత తణుకు పెట్టిన పేరు విద్య